మా హోటల్లో అయితే ఫేమస్ మటన్ గ్రేవీ ఇక్కడ బాగా తింటారండీ అలాగే చికెన్ బిర్యాని ఇంకా రాజమండ్రి రోజ్ మిల్క్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుందండి ఫేమస్గా

సరే మేడం సరే మేడం మేడం ఉంటాయి మేడం ఉంటుంది మేడం స్పెషల్ మేడం అది ఇంకా రేట్ ఎక్కువగా కానీ స్పెషల్గా అడిగిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ వేస్తారు మేడం ఓకే మేడం ఓకే మేడం మేడమ్ వీటితోపాటు ఒక జ్యూస్ ఏవైనా తీసుకోవచ్చు కదా అంటే ఇన్ని స్పైసెస్ తీసుకుంటున్నారు కదా ఇక్కడ చెప్పాను కదా మేడం రోజ్ మిల్క్ ఒకటి బాగుంటుంది మేడం చాలా ఫేమస్ బాదం కీర్ కూడా చాలా చిక్కని పాలతో చేస్తారు మేడం ఓకే ఓకే మేడం ఇప్పుడే వస్తాను మేడం మేడం తీసుకోండి మేడం మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని తీసుకొని వచ్చాను తినేసి ఎలా ఉందో చెప్పండి మేడం ఫస్ట్ ఇది అయ్యో అదేంటి మేడం అలా అంటారు మేడం పులుసు అనేవి స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది ఇక్కడ అయ్యో మేడం అందరూ తింటున్నారు చూడండి మేడం మే మేడం అది కాదు మేడం మీకు స్పైసెస్ తగ్గించమంటే చెప్పాలి కదా మేడం అందరూ ఏమో స్పైసీగా ఉండాలి అని చెప్పి మాకు చెప్పారని అలా చేసాం అవును మేడం అది కాదు మేడం ఇప్పుడు స్పైసీగా ఉంటే అయ్యో మేడం స్పైసీగా ఉంటేనే కదా మేడం పులుసైనా దమ్ బిర్యాని అయినా చాలా టేస్ట్గా అనిపిస్తుంది అవును మేడం ఆ జ్యూస్ అయినా తాగి చూడండి మేడం అయ్యో అలా అంట అయ్యో మేడం ఇది చాలా ఫేమస్ మేడం ఎప్పుడు ఇలాంటి రాలేదు మేడం మీరొక్కళ్ళే ఇలా చెప్తున్నారు ఓ ఓకే మేడం అవి అలా వదిలేయండి నేను మళ్ళీ మీకు స్పైసెస్ అవి తగ్గించి తీసుకొస్తాను మేడమ్ ఓకే మేడం ఉండండి మేడం ఒక్క నిమిషం